తొమ్మిది లక్షల తొంభై తొమ్మిది వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది ఎనిమిది లక్షల యనబై ఎనిమిది వేల ఎనిమిది వందల యనబై ఎనిమిది ఏడు లక్షల యనబై ఎనిమిది వేల ఎనిమిది వందల యనబై ఎనిమిది ఆరు లక్షల అరవై ఆరు వేల ఆరు వందల అరవై ఆరు ఐదు లక్షల యాబై ఐదు వేల ఐదు వందల యాబై ఐదు